జవహర్ లాల్ నెహ్రూ అంటే తెలంగాణలోని శిక్షణ ఏదైనా ఉందంటే అది జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ అనేవి ఉంటాయి విశ్వవిద్యాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర రాజధానీలో అదే రాజధాని హైదరాబాదులోని ఉంతుంది కదా మాసబ్ ట్యాంక్లో ఉన్న ఆర్కిటెక్చర్ ఫైన్ ఇట్లా విశ్వవిద్యాలయం ఇందులో ఉన్న స్కూల్స్ ఉంటాయి కదా ఆ ప్లానింగ్స్ అనమాట హైదరాబాదులో మే ట్వెంటీ వన్ నమస్తే తెలంగాణ జవహర్లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ చరీస్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు ప్రక్రియ కొనసాగుతుంది ఏంటంటే భారతదేశంలోని తెలంగాణలో హైదరాబాదులో మాసబ్ ట్యాంక్లో ఉన్న ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ కలవు ఈ తెలంగాణలో శిక్షణ లేదా శిక్షణంటే ఇప్పుడొచ్చేసి మెయిన్ వచ్చి జవహర్లాల్ నెహ్ర ఆర్కిటెక్చరే అది ఫైన్ ఆర్ట్స్ ఇలా ఉంతుంది కదా శిక్షణ విశ్వవిద్యాలయం అందించే ప్రధాన కళా సంప్రదాయాలు అనేది ఫస్ట్ ఫస్ట్ జవహర్లాల్ నెహ్రువే మనకి గుర్తొచ్చేది విశ్వవిద్యాలయం